హలో హలో ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళేనండీ మేము కొత్త అరుణ కుమారి గారిని అండి మేము బాపట్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాము బాపట్ల నుంచి హైదరాబాద్ వస్తామండి మాకు అక్కడ ఉండడానికి హోటల్ రూమ్ బస చెయ్యడానికి ఏదన్నా విడిది ఏర్పాటు కావాలి అలాగే మళ్ళీ ప్లేసులు చూసుకోవాలి మీరు ఏదైనా బస్ కానీ వెహికల్ కానీ ఏదైనా అరేంజ్ చెయ్యగలరా ఎంత రేటు పడుద్ది

అలాగే సార్ రేపు రాత్రికి బయలుదేరి ఏలుండి పొద్దునికి హైదరాబాద్ వస్తామండి మాకు అక్కడ చిలుకూరు స్వర్ణగిరి టెంపులు సహస్రాది రామానుజా ఏదో కొత్తగా కట్టారంట కదండి ముచ్చింతల అలాగే చిలుకూరి బాలాజీ మళ్ళింకొకటేమో ఏదో పూరి జగన్నాథ స్వామిది జగన్నాద స్వామి ఆలయం ఉందంట కదండీ అలా మాకు తెలియకపోయినా అన్నీ చూప్పిచ్చాలి ఏదో అమ్మా పాలెమో ఏదో అన్ని సినిమా షూటింగ్స్లు అన్నీ జరుగుతాయంటండి అక్కడ అమ్మపల్లే మేము వచ్చి కాల్ చేస్తామండి రేటుగానీ అవ్వనీ మీరు కొంచెం చూసుకుని డ్రైవర్ని వాళ్ళని మంచిగా ఏర్పాటు చెయ్యండి థ్యాంక్ యూ అండి